ఆధునిక ప్రపంచంలో తెలుగు భాష ఎదుర్కొంటున్న కొన్ని ప్రధాన సవాలు ఏంటంటే ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారడంతో అనేక భాషలు తమ ప్రాముఖ్యతను కోల్పోతున్నాయి తెలుగు కూడా ఈ ప్రభావానికి లోనవుతుంది ఆధునిక ప్రపంచంలో ప్రజలు తమ సంస్కృతులను మరింత వేగంగా అంగీకరిస్తున్నారు ఇది తమ భాషను కూడా ప్రభావితం చేస్తుంది టెలివిజన్ ఇంటర్నెట్లు వంటి మధ్యమాలు కూడా తెలుగు భాషపై గణనీయమయిన ప్రభావాన్ని చూపుతున్నాయి ఈ మధ్యమాలలో ఎక్కువగా ఇంగ్లీష్ భాష ఉపయోగించబడుతుంది ఇది తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తగ్గిస్తుంది కూడా ఈ సవాలను ఎదుర్కోవడానికి తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు మరింత ప్రజాదరణ పొందేలా చేయడానికి అనేక చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు ఏమిటంటే తెలుగు భాషను విద్యలో ప్రాథమిక భాషగా మార్చడం ద్వారా తెలుగు భాష నేను నేర్చుకునే వ్యక్తుల సంఖ్యను పెంచవచ్చు తెలుగు భాషలో సాహిత్యం సినిమాలు టెలివిజన్ కార్యక్రమాలు మరియు ఇతర సృజాత్మక కంటెంట్లను ఉత్పత్తి చేయడం ద్వారా తెలుగు భాషను మరింత ఆకర్షణీయంగా చేయవచ్చు తెలుగు భాషపై అవగాహన పెంచడానికి ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయవచ్చు ఈ చర్యలన్నిటిని తీసుకోవడం ద్వారా ఆధునిక ప్రపంచంలో తెలుగు భాష యొక్క స్థానాన్ని కాపాడుకోవచ్చు